మా ప్రాంతంలో జానపద వాయిద్యాలను తయారు చేసే కళాకారులు చాలామంది ఉన్నారు వారిలో ముఖ్యంగా ఎక్కువగా డప్పు మరియు తంబూరాలను తయారు చేస్తూ ఉంటారు అది వారి జీవనోపాధి వారికి అంతగా ప్రజాదరణ లేదు కానీ వారు ఆ వృత్తిని ఆపలేదు ఆపకుండా వారు తర్వాతి తరానికి అదే వృత్తిని అందించాలి అనుకుంటున్నారు ఎందుకు అంటే అది వాళ్ళ యొక్క వృత్తి మరియు అది వాళ్ళ యొక్క నైపుణ్యం అది తర్వాతి తరాలకు చేరవేయాలని వాళ్ళు కోరుకుంటున్నారు ఈ కొత్త తరం వాళ్ళు ఆ వాయిద్యాలను వాయించడానికి ఇష్టపడతారు అవి వాయించినప్పుడు వినడానికి ఇష్టపడతారు కానీ తయారు చేసే వాళ్ళ పట్ల అత్యంత ఆసక్తిని చూపించలేకపోతున్నారు అది చాలా వరకు తప్పు అని నేను భావిస్తున్నాను ఎందుకు అంటే తయారు చేసేవారు లేకుండా మనం వాయిద్యాన్ని ఎలా వాయించగలం అందుకని దానికి తగిన గుర్తింపు వాళ్ళకు అందించాలని నేను కోరుకుంటున్నాను పాఠ్యపుస్తకాలలో మరియు ఇంటర్నెట్లో కూడా వారి గురించి తెలియజేయడం వలన అది వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది అని నేను నమ్ముతున్నాను ఈ కళాకారులు ఎంతో ప్రేమతో ఆ వస్తువుని తయారు చేస్తూ ఉంటారు అది నేను చూసి ఎంతగానో ఆనందిస్తున్నాను వారికి ఏ విధంగా అయిన సహాయపడాలి అని నేను కోరుకుంటున్నాను